అస్సలు బాగాలేదు వేస్ట్ ఆఫ్ మనీ నేను అనుకున్న సైజ్ ఒకటి వాడు పంపించిన సైజ్ ఇంకొకటి నాకు నచ్చలేదు గాలి చాలా వస్తుందనుకున్నాను కానీ చాలా తక్కువగా వస్తుంది ఇంట్లో కూలింగ్ కూడా చాలా తక్కువగా ఇస్తుంది ఆ వేస్ట్ ఆఫ్ మనీ డోంట్ బై దిస్